వ వివాహ వేడుకలల్లో స్టేజ్లు కట్టి ఆ స్టేజ్ ఆ స్టేజ్ల మీద మంచి మంచి సాంగ్స్ పెట్టుకుని ఆ సాంగ్స్ వింటూ డ్యాన్స్లు వె డ్యాన్స్లు వేస్తాము డ్యాన్స్లు వేస్తాము ఒకరు వచి మాకు మా ఫేవరెట్ మా ఫేవరెట్ హీరో సాంగ్స్ పెట్టండి అలా ఇలా అంటారు అలా సాంగ్స్ పెట్టుకుని అలా సాంగ్స్ వింటూ అలా మంచిగా డ్యాన్స్లు వేస్తాము ఇక పండుగల సమయంలో అంటే మా ప్రాంతంలో దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు రోజుకు ఒకన అమ్మవారి అవతారం అవతారం తోటి రోజు ఒక నాట్యంతో రోజుకు ఒక్క నృత్యం చేసుకుంటూ అలా తొమ్మిది రోజులు తొమ్మిది నవరాత్రులు ఆ అమ్మవారికి సంబంధించినటు డ్యాన్సులు కృత్యం చేసుకుంటూ తొమ్మిది రోజులు నాట్యం ప్ర ప్రదర్శిస్తాము ప్రదర్శిస్తాము ఇక అమ్మవారి నాట్యం తొమ్మిది రోజులు